ఎనభై నాలుగు రెండు వేల మూడు వందల యాభై ఒక లక్ష యాభై ఐదు వేలు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేలు తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేలు